మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో మాకు చాలా వరకు సహాయపడే కేంద్రాలు ఉన్నాయి జనం ఈ సమస్యలను సీరియస్గా తీసుకుంటారా అంటే కొన్ని సందర్భాలలో సీరియస్గా తీసుకోకుండా చిన్నదే కదా అని వదిలేస్తారు అందరికీ తెలిస్తే ఏమనుకుంటారో అన్న అభిప్రాయంతో బయటకు తెలియకుండా దాచిపెడతారు ఇలా దాచిపెట్టడం వల్ల సమస్య అనేది ఆరోగ్య సమస్య అనేది ముదిరిపోతోంది అదే సమస్య ముదిరాక దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కానీ ముదిరిన సమస్య తొందరగా నయం అవ్వదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు దానివల్ల ఇంకా డిప్రెషన్కి గురి కావాల్సి వస్తుంది అందుకే అందరూ మానసిక ఆరోగ్య సమస్య ఏదైనా సంక్రమిస్తే సమాజానికి తెలిస్తే ఏమనుకుంటారు మా దగ్గరికి రానిస్తారో రానీయరు ఏవైనా కొత్త సమస్యలు ఎదుటివారికి ఎదురవుతాయో అన్న భయంతో వాళ్ళు బయటికి చెప్పుకోకుండా ఉంటారు బయటకు చెప్పుకొని ఈ సమస్య ముదరకుండా ఈ మానసిక ఆరోగ్య సమస్య అనేది తొందరగా తొలగిపోయే మార్గాన్ని మనం ఎంచుకొని తొందరగా మానసిక కేంద్రాలకు వెళ్ళి పరిష్కార మార్గం చూసుకొని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి